భారతదేశంలో ఫుడ్ చాలా వింతగా ఉంటుంది ప్రతి స్టేట్కి రీజియన్కి వాళ్ళ స్పెషల్ వంటలు ఉంటాయి భారతదేశంలో ప్రకృతి కల్చర్ వాళ్ళ ట్రెడిషన్స్ అన్ని డిఫరెంట్గా ఉండటం వల్ల ఫుడ్ కూడా చాలా చాలా రకాలుగా ఉంటుంది నార్త్ ఇండియాలో వీట్ రోటి నాన్ పరాటా లాంటివి ఎక్కువగా తింటారు బటర్ చికెన్ పన్నీర్ టిక్క రాజ్మా చావెల్ లాంటివి ఫేమస్ మొఘలై ఇన్ఫ్లుయన్స్ వల్ల బిర్యానీ కబాబ్స్ కుర్మా లాంటివి కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువగా తింటారు ఇడ్లీ దోశ వడ ఉప్మా పొద్దున ఆహారంగా తీసుకుంటారు సాంబార్ రసం ఆవకాయ లాంటి మధ్యాహ్నం ఆహారంగా తింటారు కొబ్బరి నీడు థాంబ్రిడ్ చింతపండు కరివేపాకు ఎక్కువగా వాడతారు అలాగే నీటి ఆహారం కూడా ఎక్కువగా తింటారు చేపలు ఎం చాపలు మరియు బియ్యంతో చేసిన అన్నం చేపల పులుసు లాంటి ఎక్కువగా తింటారు బెంగాలీ స్వీట్స్ లాంటి రసగుల్లా ఎక్కువగా ప్రసిద్ధి చెందింది గుజరాత్ ఫుడ్లో డోక్లా తెప్ల కండ్రీ లాంటివి చాలా ప్రసిద్ధి చెందినవి మహారాష్ట్రలో వడపావ్ పావుబాజీ లాంటివి ఎక్కువగా తింటారు గోవాలో చేపలు లాంటివి ఎక్కువగా తింటారు భారతదేశంలో శాఖహారులు కూడా ఎక్కువే వీళ్ళు దాల్మకిని పాలక్ పన్నీర్ ఆలు జోబి లాంటివి ఎక్కువగా తింటారు స్ట్రీట్ ఫుడ్లలో పానీపూరి సమోసా చాట్ లాంటివి కూడా తింటారు రోజువారి దీవితంలో తయారు చేేసుకునే కొన్ని పదార్థాలు నేనేమనుకుంటున్నానంటే పప్పు ప్రతిరోజు తినే కామన్ వంటగా భావిస్తాం ఎన్నో రకమైన పప్పులు ఉంటాయి తూర్ దాల్ మూంగ్ దాల్ ఉర్దుదాల్ అంటూ ఎన్నో పేర్లతో పిలుస్తారు దాల్ ఫ్రై దాల్ తకడా లాంటివి కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి కూర అంటే సబ్జీ రకరకాల కూరల కూరగాయలు తయారు చేస్తారు ఆలుగోబి బింది మసాలా పాలక్ పన్నీర్ లాంటివి కూడా ఎంతో సహజం కూరగాయలు కాలంతో పాటు పండిస్తూ ఉంటారు చపాతి గోధుమ పిండితో తయారు చేస్తారు పర్యాటనల లాంటివి కూడా కొందరు అకేషన్లల్లో చేస్తారు అన్నం ముఖ్యమైన ఆహారం సాంబార్ రసం సౌత్ ఇండియాలో ఎక్కువగా తింటారు ఇడ్లీ దోశ వడపావ్తో సాంబార్ చట్నీ తింటారు రసం రైస్తో కలిపి తింటారు దోశ ఇడ్లీ వడ ఉప్మా పొద్దున పూట సమయంలో తింటారు పొంగల్ అప్పం లాంటివి సౌత్ ఇండియాలో ప్రొద్దున ఆహారంగా తీసుకుంటారు పెరుగు ప్రతిరోజు తింటారు రైత లాంటివి కూడా మధ్యాహ్నం భోజనంలో పెట్టుకొని తింటారు భారతదేశంలో వంటకాలలో మసాలాలు చాలా ముఖ్యమైనవి అవి ఆహారానికి రుచి వాసనన అందిస్తాయి మసాలాలు ఆరోగ్యానికి కూడా మంచి పసుపు ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్గా పరిగణిస్తారు కూరలల్లో ఆ రంగు రుచి కోసం వాడతారు మిరపకాయలు కారం కోసం ఉపయోగిస్తారు ఎన్నో రకాల మిరపకాయలు ఉంటాయి ధనియాలు మంచి వాసన కోసం ఉపయోగిస్తారు కొరియాండర్ పౌడర్ తిని కూడా వంటకాలలో ఉపయోగిస్తారు జీలకర్ర రుచి కోసం ఉపయోగిస్తారు ఆవాలు తాలింపులో ఉపయోగిస్తారు గరం మసాలా ఇది రకరకాల మసాలను కలిపి గరం మసాలాగా భావిస్తారు ఇందులో దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి లాంటివి వేస్తారు అల్లం వెల్లుల్లి రుచి కోసం ఉపయోగిస్తారు అల్లం వెల్లుల్లి ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా భావిస్తారు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ కూడా వాసన కోసం ఉపయోగిస్తారు బిర్యానీ లాంటి పదార్థాల్లో అయితే వీటిని ముఖ్యంగా ఉపయోగిస్తారు ఇంకా బిర్యానీ పులావు హలీం లాంటి మాంసాహార వంటాల్లో చాపల కూరల్లో ఇలాంటివి ఎక్కువగా వాడతారు మాంసాహార కూరల్లో మసాలాలు లేకుండా ఎవరూ వండరు